మా ప్రాంతంలో అయితే ఆసుపత్రిలో ఎక్సరేలు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయండి ఇందులో ఏంటంటే అపోలో హాస్పిటల్ ఇంకా సెవెన్ హిల్స్ హాస్పిటల్ ఇలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది కొద్దిగా మాత్రమే ఉన్నాయనమాట అందులో మాత్రమే ఈ సిటీ స్కానింగ్లు ఇంకా బ్లడ్ టెస్ట్లు అలా ఎక్స్రేలు అలాంటివన్నీ తీస్తారనమాట అన్ని చోట్ల అయితే అందుబాటులో ఉండవు ఇక్కడ ప్రజలు ఏంటంటే బయట ఎక్స్రేలు అవి తీయించుకోవడానికే ఇష్టపడతారు ఎందుకంటే హాస్పిటల్లో కనుక చేయించుకుంటే వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు అనేవి వేసేస్తా ఉంటారనమాట ఇక్కడైతే సత్య స్కానింగ్ సెంటర్ అది ఒకటండి మమతా స్కానింగ్ సెంటర్ అండి ఇదొకటి అందుబాటులో ఉంటాయి ఇక్కడ ఎక్కువ మంది వెల్తూ ఉంటారనమాట ఇందులో ఇంకా చెప్పాలంటే నే మేమైతే మా అమ్మగారికి అయితే ఎక్స్రే ఎంఆర్ఐ స్కానింగ్ తీపిచ్చడానికి అయితే వెళ్ళామండి అప్పుడే చూశాము ఆ స్కానింగ్ సెంటర్కి అదైతే తల నుంచి అరి పాదాల వరకూ తీస్తారనమాట ఇంకా ఇక్కడ కోవిడ్ సమయంలో అయితే అందరూ కూడా ఎక్కువగా అది ఉన్నాదో లేదో తెలుసుకోవడానికి చాలామంది అయితే సీటీ స్కానింగ్లు అనేవి ఎక్కువ తీపించుకునేవారు అలాగే ఇక్కడ హాస్పిటల్లో అయితే బీపీ టెస్ట్లు అది కూడా మామూలుగా జనరల్గా అయితే వెళ్లడం జరిగింది అది అదైతే మామూలు బ్లడ్ టెస్ట్లు అవన్నీ కూడా చిన్న చిన్న హాస్పిటల్స్లోనే చేసేస్తారండి పెద్ద హాస్పిటల్కి వెళ్తే బిల్ ఎక్కువ అవుతుందని మేము చిన్న హాస్పిటల్కే వెళ్ళేవాళ్ళనమాట ఇంకా చెప్పాలంటే ఎక్సరేలు అవన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉండే హాస్పిటాల్స్ ఏంటంటే ఎవ్వరైనా కూడా మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్లాలంటే చాలా డబ్బులు అయిపోతాయని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయనమాట కానీ చాలా వరకూ అక్కడ ఎక్విప్మెంట్స్ సరిగా లేదని చెప్పి బయటకే రాస్తూ ఉంటారు